హలో అవును మేడం ఓకే మేడం అవును మేడం ఓకే మేడం మీరు రావచ్చు మా దగ్గర తెలంగాణలోని ట్రెడిషనల్ ఫుడ్స్ ఎక్కువుంటాయి మేడం ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే దమ్ బిర్యానీ ఇలా ఏమంటారు ఇంకా తెలంగాణ తాటికల్లు

ముద్ద పప్పు ఆవకాయి కూడా దొరుకుతుంది మేడం కారాలు కారాలు పచ్చిపులుసు చెక్కిలాలు మురుకులు స్వీట్లు స్వీట్లు కూడా ఉంటాయి మేడం మా హోటల్లోనే

మేమే ప్రిపేర్ చేస్తాం మేడం మా హోటల్లోనే మా ఐటమ్స్ని మా హోటెల్లోనే ప్రిపేర్ చేస్తాం మేడం కావాలంటే నేను మీకు మా మెనూని పెడతాను మీరు మా ముందుగా లేదు మేడం మీరు ఆర్డర్ చేసిన తరువాతనే మీకు అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తాం మేడం మా అడ్రెస్స్ ఇక్కడ సుల్తాన్ బజార్లో ఉంది మేడం మీరు వచ్చి మమ్మల్ని విజిట్ చెయ్యచ్చు అంటే పొద్దున్న టెన్ నుండి ఈవెనింగ్ సిక్స్ వరకు ఉంటుంది మేడం ఓకే మేడం